హలో రాజా ట్రావెల్స్ ఆండి నేను మా మా మార్నింగ్ టైంలో ట్యాక్సీ బుక్ చేసాను ఆరు గంటలకని బుక్ చేసాను మీకు ఇంకా ఇప్పుడు ఏడైపోయింది ఇంకా రావట్లేదు మీ మీ మీ డ్రైవర్కి ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లేదు నేను అర్జెంటుగా రాజమండ్రి వెళ్ళాలండి ఇలా అయితే ఎలాగ మరి అక్కడేమో అపాయింట్మెంట్ రద్దయిపోతుంది చాలా లాస్ వచ్చేస్తుంది ఏంటిలాగ ఇలా ఉందేంటి మీ సర్వీసు అసలు బాగాలేదు ఇలా అయితే ఎలాగ మేము ఫోన్ ఫోన్ ఎత్తుతుంటేనేమో ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లేదు ఏంటండిది ఈ సర్వీస్ ఏంటి ఈ లోకం ఏంటి అసలు బాగాలేదు మీది